మాకు తోబుట్టువులు ఉన్నారు ఒకరి పేరు సావిత్రి ఇంకొకరి పేరు శశిరేఖ వారితో పాటు మేము అన్యోన్యంగానే మెలుగుతూ ఉంటాము ఎప్పుడు పండుగలు వచ్చినా వాళ్ళు మా ఇంటికి వస్తారు ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నా మమ్మల్ని కూడా వారు పిలుస్తూ ఉంటారు వారిలాగానే మేము కూడా అందరం కలిసి మెలిసి మంచిగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటాము ఏ కార్యక్రమం ఇంటిలో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు తప్పనిసరిగా మా ఇంటికి వస్తారు ఆ పండుగని అన్ని విధములా ఆనందంతో జరుపుకుంటూ ఉంటాము వెళ్ళేటప్పుడు వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఊరు వరకు మేమే విడిచి పెట్టి వాళ్ళ ఊరి దగ్గర వరుకు మేమే విడిచిపెట్టి మళ్ళీ తిరిగి వస్తాము తోబుట్టువులు ఉండి మంచిగా చూసుకోవడం మన భారతీయుల సంప్రదాయ రీతిలో ఒక భాగము వాళ్ళు వేరే మేము వేరే అలా ఏమీ ఉండము అందరూ ఒకేలాగా ఉంటాము